నేను యోగా నేర్చుకున్నప్పుడు ఫస్ట్ సులభమైన ఆసనాలు నేర్చుకున్నాను ఉదాహరణకు పద్మాసనం శవాసనం అది సూర్యనమస్కారాలు చక్రవర్ధ ఆసనం అలాంటివి చిన్న చిన్న యోగా యోగా ఆసనాలు నేర్చుకున్నాను ఫస్ట్ అయితే నా బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఏ ఆసనాలు అయిన చేయగలుగుతాను కానీ నేను ఒక యోగా నేర్పిస్తాను కాబట్టి నేను నా పిల్లలకు ఫస్ట్ చిన్న చిన్న బేసిక్ స్ట్రెచింగ్ అనేవి చెప్తు వాళ్ళకు మెల్ల మెల్లగా ఫస్ట్ సూర్య నమస్కారాలు అలాంటి భంగిమలు నేర్పించి తరువాత వాళ్ళకు పద్మాసనం చక్రాసనం ఇలా శవాసనం ఇలాంటివి ఫస్ట్ బేసిక్గా చిన్న చిన్న ఆసనాలు నేర్పిస్తు ఉంటాను ఇలా నేర్చుకోవడం వల్ల వాళ్ళకు కూడా మంచిగా మంచి ఆరోగ్యం లభిస్తుంది ఫస్ట్ పెద్ద పెద్ద కఠినమైన ఆసనాలు నేర్పించినాం అనుకో వాళ్ళు నెక్స్ట్ డే నుంచి వెళ్ళి యోగాకి రారు కాబట్టి ఫస్ట్ అనుకూలమైన ఆసనాలు నేర్పిస్తాను ఎట్లాగో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అదే పెద్దవారికి ఇట్లా డెలివరీ అయిన మహిళకు అయితే చాలా కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు దొడ్డుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ చిన్న సులభతరంగా నేర్పిస్తాను మళ్ళీ తర్వాత పెద్ద పెద్ద ఆసనాలు అనేవి నేర్పిస్తాను అలా చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాకుండా వారు చేసేపనిలో కూడా ఏకాగ్రత అనేది కలుగుతుంది దీనివల్ల యోగావల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి హెల్త్ పరంగా కాకుండా మనం దృష్టి కేంద్రీకరించడంలో ఏమి చేయాలి అనుకున్నా మనకు ఫస్ట్ ఆరోగ్యం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి యోగా వల్ల ఇవి సమకూరుతుంది ఫస్ట్ మనకు మనం లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకున్నాక బ్రష్ చేసినాక అన్నీ అయిపోయినాక ఫస్టు మీరు ఎంత బిజీగా ఉన్న ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కనీసం పది నుంచి వెళ్ళి ఇరవై నిముషాలవరికు యోగా చేస్తే మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మళ్ళీ అది నేర్చుకోవడంలో కూడ చాలా మెళుకువలు ఉంటాయి ఫస్టు చిన్న చిన్న ఆసనాలతో ప్రారంభిస్తు తర్వాత పెద్ద పెద్ద భంగిమలు నేర్చుకుంటు వెళ్ళాలి